మ్యాడం ఎమ్ ఏ ట్రావెల్ ఏజెన్సీ నా అండి మ్యాడం మాది పిఠాపురం అండి అంటే మా ఫ్యామిలీ ఈ హాలిడే ఈ దసరా హాలిడేస్ కి ఇలా కాకినాడ రావాలనుకుంటున్నాము ఇప్పుడు కాకినాడలో ఏమున్నాయి ప్లేసెస్ ఏమున్నాయి మ్యాడం అంటే చూడవలసినవి తిరగవలసినవి ఏమన్నా ఉన్నాయా మ్యాడం దీని గురించి ఏమన్నా ఉంటే అవి చెప్తారండి ఓకే అండి ఓకే మ్యాడం కాకినాడ నుంచి ఎంత దూరం అండి అది ఓకే మ్యాడం ఓకేనండి ఓకే మ్యాడం ఓకేనండి ఓకే అండి ఓకే మ్యాడం ఆ పర్మిషన్ అది మీరు తీసుకుంటారా మ్యాడం అవి ఓకే మ్యాడం ఇది మొత్తం ఈ ప్లేసెస్ అన్ని చూడటానికి ఎన్ని రోజులు పడుతుంది మ్యాడం మాములుగా కానీ ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే నండి

లేదు ఫ్యామిలీ తోనే మ్యాడం అంటే ఒక సిక్స్ మెంబర్స్ వరకు అలాగా వస్తాము అంటే మమ్మల్ మమ్మల్ని ట్వంటీ ఎయిత్ ని అదే ఈ ఈ దసరాకి కొంచెం రమ్మంటే వస్తాం మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం ఓకే మ్యాడం అంటే తా ఓకే మ్యాడం ఓకే ఓకే మ్యాడం